హలో స్మార్ట్ ఫోన్ వాళ్లేనా అండి మాట్లాడేది సార్ మేము ఒక న్యూ స్మార్ట్ఫోన్ని కొనాలి అనుకుంటున్నాం సార్ కంపెనీలో ఇప్పుడు ఏది బాగా ట్రెండింగ్లో ఉంది ఏది ఎక్కువగా వాడుతున్నది ఒకసారి మీరు మాకు తెలియజేగలరా అంతేకాకుండా మేము స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలి అంటే ఇలా ఒక ఇరవై వేలు మా బడ్జెట్ మా బడ్జెట్ మేము పెంచుకున్నాము అది సరిపోతుందా అది కొనడానికి మాకున్న బడ్జెట్లో మంచి ధరను మంచి క్వాలిటీ కలిగన మొబైల్ని మీరు మాకు ఇవ్వగలరా దయచేసి మీరు మాకు తెలియజేయండి